మ్యాడమ్ ఇది ప్యారడైజ్ ఇది మీ ప్యారడైస్ నేను చాలా విని ఉండే మ్యాడమ్ సో అలా అని రిగార్డింగ్ కాల్ చేసుండే సో మీ దగ్గర ఏమేమి అవైలబిలిటీ ఉంటుంది మ్యామ్ బ్రేక్ఫాస్ట్ అని బ్రేక్ఫాస్ట్లో ఏమేమి ఉంటాయి మ్యామ్ కొంచెం ప్రైజింగ్ చెప్తారా మ్యామ్

ఏ ప్లే ఏ టిఫిన్కి అయినా నా ఓకే అవి పార్సల్ మీద ఏమన్న చార్జెస్ ఏమన్న పడతాయా ఏమన్న ఆఫర్స్ ఉంటాయా మ్యామ్ అన్లిమిటెడ్లో టిఫిన్స్ అని అంటే చాలామటుకు ఈ మధ్య వింటున్నాం కదా మీ దాంటో స్పెషల్ ఏమి ఉంటుంది మ్యామ్ మీల్స్లో వెజ్ వెల్ వెజ్ మీల్స్ ఉంటాయా ఓకే టోటలీ వెజ్ మీల్

మీల్స్ ప్రైజింగ్ ఎలా ఉంది మ్యామ్ వన్ ట్వంటీ రూపీస్ ఓకే హౌ మెనీ కర్రీస్ వస్తాయా ఓకే అన్నీ వెజ్ టేక్అవే ఉంటుందా మ్యామ్ సిట్టింగ్ ఉంటుందా ఓకే ఈ డిన్నర్కి ఏమి ఉంటుంది మ్యామ్ స్పెషల్గా అఫోర్డబుల్ వెయిటింగ్స్ మ్యామ్ వెయిట్స్ అఫోర్డబుల్ ఉంటాయా సేమ్ దానికి పార్సల్ చేసుకుని వెళితే చార్జెస్ ఏమన్న పడతాయా మ్యామ్ డెలివరీ ఓకే ఓకే థ్యాంక్ యూ మ్యామ్